భారతదేశంలో ఎక్కువగా మాట్లాడేదొచ్చేసి తెలుగు తెలుగు అయితే చాలా ఎక్కువ చాలామంది ప్రజలైతే తెలుగే ఎక్కువ మాట్లాడుతుంటారు కొంతశాతం మాత్రం హిందీవ హిందీ మాట్లాడేవాళ్ళుంటారు అండ్ ఇంగ్లీష్ వాళ్ళైతే ఫారెనర్స్ ఇట్లా ఎప్పుడైనా విజిట్ అయినవాళ్ళు కనిపిస్తున్నట్లయితే చానా తక్కువ శాతమైతే ఇంగ్లీష్ మాట్లేడేవారు ఉంటారు బట్ అధికంగా ఎక్కువ శాతంలో ఎక్కువ జనాలుగా మాట్లాడేదైతే తెలుగు భాష తెలుగు భాషనేది మన భారతదేశంలో మాతృభాషతో సమానం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన దే భారతదేశం నుంచి ఏ దేశంకి పోయినా కాని మనకైతే తెలుగయితే ఖచ్చితంగా మాట్లాడతాం అండ్ అక్కడ వాళ్ళు మాట్లాడే భాషను కూడా కొంచెం కొంచెం మాట్లాడ్డానికైతే ప్రయత్నిస్తుంటాం భారతదేశంలో కొచ్చేసరికి తెలుగైతే మాతృభాష అని పోలుస్తారు అండ్ కొన్ని కొన్ని వేరే వేరే భాషలుంటాయి అవొచ్చేసి హిందీయును ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతారు ఈ తెలుగు భాష అనేది మన ఎనకట కాలంలో నాటి నుంచి అయితే మాట్లాడుతున్నారు అండ్ చాలా పురాతకనమైన మన భాషను చెప్పుకోచ్చు తెలుగు భాష అనేది మన మట్టితే మన భారతదేశంలోనే పుట్టింది భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే మనం ఎక్కువ శాతముగా మాట్లాడుతుంటాము మనమైతే ఇక్కడ చూసినట్లయినా కాని మ్యాక్సిమం ఇక్కడ ఈ ఎవరు ఎక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టగానే తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే తెలుగు తెలుగుతోనే తెలుగు వారికి తెలుగే అర్థమవుతుంది భారతదేశంలో పుట్టి పెరిగి నడుస్తూ ఉన్న కాలం వచ్చే కాలంలో కూడా తెలుగు భాషనైతే అస్సల అంతరించిపోదు అంతరించిపోకుండా కూడా మనమైతే ఖచ్చితంగా తెలుగు భాషను ప్రిఫరెన్స్ తీసుకొనయితే అందరికీ చెప్పలి అందరికీ నేర్పిస్తూ ఉండాలి అందరితో తెలుగే మాట్లాడాలని కూడా చెప్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చి జనరేషన్ వాళ్ళు కూడా తెలుగు భాష ఖచ్చితంగా నేర్చుకుంటారు ఖచ్చితంగా తెలుగు భాషలోనే మాట్లాడుతూ చేస్తూ ఉంటారు సో అందువల్ల మనకంటే తెలుగు భాషనైతే ప్రతి ఒక్కరికైతే తెలిసేటట్టయితే ఉంటుంది అన్ని దేశాలల వారికి కూడా మన గురించైతే తెలుసు తె ఇం భారతదేశంలో ఎక్కువ శాతంగా మాట్లాడేది తెలుగే అని సో ఈ తెలుగు కూడా వాళ్ళు కూడా చాలా మందయితే నేర్చుకోడానికైతే ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయని మనం కూడా మనదగ్గరకొచ్చి తెలుగు నేర్పియండని అడిగితే మనమైతే ఖచ్చితంగా నేర్పిస్తాము ఎందుకంటే మన భాషనయితే ఖచ్చితంగా మనమైతే వేరే వాళ్ళకి కూడా మాట్లానికైతే ట్రై చేస్తూ వాళ్ళకైతే నేర్పించాలి ఎందుకంటే తెలుగనేది ఒక మనకు తెలుగు భాష అనేది ఒక అమ్మ భాషతో పోలుస్తాము మన మాతృభాషతో పోలుస్తాము చాలా చాలా వివిధ రకాల వాటితోనైతే పోలుస్తాము ఎందుకంటే మనం పుట్టి పెరిగి ఉన్నదైతే భారతదేశంలో కాబట్టి భారతదేశంలో మనకైతే మొదటిస్థానంలో ఉండేదైతే తెలుగు భాష అనే చెప్పుకోవచ్చు ఇలాంటి భాషను మనమైతే ఇక్కడ తక్కువ అంచనా వేసయితే మాట్లాడొద్దు ఎందుకంటే మనకైతే ఒక ముద్దపెట్టినా ఒక చెంబుకూడా నీళ్ళు పోసినా తెలుగు భాష నేనే తెలుగు భాషతోనే మనం ఇవాళ కావాలనుకున్నా కాని తెలుగులోనే నీళ్ళున్నాయ అన్నం ఉందా అని మాట్లాడే మాటలు కూడా తెలుగు భాషలోకెళ్ళే పుట్టి వచ్చినాయి సో ఇందువల్ల మనమైతే తెలుగు భాషనైతే ఇక్కడికైనా మనం ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్న మరచిపోవద్దు అండ్ ఎప్పటికీ ఇలానే తెలుగు భాషను మాట్లాడుతూ పదిమందికి నేర్పిస్తూ ఉండాలనైతే అనుకుంటున్నాను అందుకు మన తెలుగు భాష యొక్క ఎంతో గొప్పతనమని చెప్పుకోవచ్చు